మా ప్రాంతంలో అనేక రకములైన సాంప్రదాయ వంటకాలని వండుతారు ఇవి తరతరాలుగా అందిన జ్ఞానం స్థానికంగా లభించే పదార్ధాలు ఆరోగ్య ప్రయోజనాలు సామాజిక సంస్కృతిక అనివ్యారంగా తయారవుతాయి సంప్రదాయ వంటకంలో ఎక్కువగా ప్రకృతి సిద్దమైన ఆరోగ్యకరమైన పదార్ధాలను ఉపయోగిస్తారు ధాన్యాలు అనగా అన్నం గోధుమ రాగి జొన్నపెసర మినుములు కందిపప్పు కూరగాయలకొస్తే పచ్చి దోసకాయ బీరకాయ సొరకాయ వంకాయ గుమ్మడికాయ చిక్కుడుగాయ బెండకాయ మామిడికాయ పచ్చడి పులిహోరలో ఉపయోగిస్తారు మరియు మసాలా పదార్ధాలు ఆవాలు జీలకర్ర పసుపు కారం ధనియాల పొడి ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర నూనె మరియు పెరుగు నువ్వులు వేరుశెనగ నూనె మజ్జిగ నెయ్యి ముక్రమైన సంప్రదాయ వంటకాలు ప్రతీ ప్రాంతానికి తనదైన ప్రత్యేకమైన వంటకాలుంటాయి ఉగాది వివాహ వేడుకుల్లో పెళ్ళిళ్ళో సంక్రాంతి మరియు దీపావళి ఉగాది శుభకార్యంలో నిత్యజీవితంలో గోంగూర పచ్చడి వంకాయ పచ్చడి టమోటో పచ్చడి అరిసెలు మురుకులు